హలో రాజరాజేశ్వర రెస్టారెంటు మేము ఇంకొక టూ డేస్లో మీ రెస్టారెంట్కి రావాలని అనుకుంటున్నాము ది రెస్టారెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని ఫోన్ చేసాము ప్రస్తుతం అక్కడ ఏమైనా ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందామని ఫోన్ చేసాను చెప్పగలరా అక్కడ ఏమేమి ఆఫర్లు ఉన్నాయో ఏసి ఎవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్ ఓకే రూమ్ మెయింటెనెన్స్ సింగల్ ఆర్ సింగల్ రూమ్ పేమెంట్ హౌ మచ్ డబల్ రూమ్ పేమెంట్ హౌ మచ్ గీజర్ అవైలబుల్ ఓకే ఆ ఈ రెస్టారెంట్కి బస్ స్టాండ్ దగ్గరగా ఉంటుందా లేదా రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుందా

మేము ఇక్కడ వరంగల్ నుంచి ఆ కొంత మంది శ్రీకాకుళం నుంచి కొంత మంది ఆ కరీంనగర్ నుంచి కొంత మంది మా రిలేషన్స్ అందరు కలిసి వద్దామని అనుకొని ముందస్తు చర్యగా కాల్ చేసాము అంటే చాలా మంది వస్తున్నాము కాబట్టి ఏమైనా ఆఫర్ ఇవ్వగలరా ఏమైన రూమ్స్ ప్రెజంట్ ఎన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయి వాటి వివరాలు చెప్పగలరా బస్ స్టాండ్ దగ్గరగా ఉంటుందా